నాకు నచ్చిన గాయకుల్లో నాకు అనిరుద్ అనే గాయకుడు చాలా ఇష్టం అనిరుద్ చాలా గొప్పగా పాడుతాడు తన పాటలంటే చాలా ఇష్టం తన గొంతుకు కానీ తన స్వరం కానీ ఎంతోగానో మాట్ బాగుంటుంది తను పా మా పాడే విధానం మట్టుకి చాలా బాగుంటుంది తను పాడే పాటలు కూడా చాలా మంచిగా పాడుతాడు అనిరుద్ రవిచంద్రన్ అతని పూర్తి పేరు అతను చెన్నైలో రవి రాఘవేందర్ లక్ష్మీ ర రవిచందర్లకు జన్మించాడు అనిరుద్ చెన్నైలో చదువుకున్నాడు మొదట తమిళనాడు పరిశ్రమలో అడుగుపెట్టాడు వై దిస్ కొలావెరి పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించి మనసులను దోచుకున్నాడు ఆ వై దిస్ కొలావెరి పాటతో తన గొంతులోను ఎంతగానో తన గొంతుతో చాలామందిని సంపాదించుకున్నాడు ఆ గొంతు ఆ స్వరం ఆ మాటలు ఎంతగానో ప్రజలను మెప్పించుకున్నాయి తను మాట్లాడే మాటలు చాలా మంచిగా ఉన్నాయి తన పాటలోనే ఆయన గొంతు ఎంత తీయగా ఉన్నదంటే అసలా పాటలోనే తెలుస్తుంది ఆయన అంత గొప్పగా పాడాడో ఆ వై దిస్ కొలావెరి పాట పాడిన తర్వాత పదకొన్ రెండు వేల పదకొండులో త్రీ మూవీలో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు త్రీ మూవీలో పాటలు చాలా బావున్నాయి ఆ పాటల ద్వారా తను ఇంకా ప్రజల గుండెల్లోని నిలిచిపోయాడు తన పాట తన స్వరం కానీ తన గొంతు కానీ తన పాట పాట పాడే విధానం కానీ ఎంతగానో ప్రజలను మెప్పించింది అందుకే నాకు అనిరుద్ అంటే చాలా ఇష్టం తను పాడే ప్రతీ ఒక్క పాట ప్రతీ ఒక్క సినిమాల్లో తను పాడే పాట చాలా అందంగా పాడతాడు ఆ తరువాత పలు చిత్రాలకు తెలుగులో పరిచయం అయ్యాడు తమిళ భాషలో సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ అనిరుద్ ఇతను పెంగ్విన్ మూవీలో కూడా దర్శకత్వం చేసాడు తను రఘువరన్ బీటెక్ రెమో మాస్ వంటి చిత్రాలకు సంగీతం చేశాడు తను పాడిన హొయన హొయన పాట చాలా బాగుంటుంది ఆ పాటతోనే తను చాలా ఫేమస్ అయిన ఆ పాటకి ఆ పాట అంటే ఎంతంటే వినే కొద్దీ వినాలనిపిస్తుంది అందుకే ఆ పాటంటే నాకు చాలా ఇష్టం ఆ పాటతో ప్రజలు మనుసులు గెలుచుకున్నాడు తను ఆ పాట కోసం నేను హొయన హొయన పాట ఎంత బాగా పాడాడో గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉంది ఆ పాట ఆ పాట ద్వారా ప్రతి ఒక్కళ్ళు అనిరుద్ని ఒక పై ఉన్నత స్థాయిలో చూపించారు అందుకని అనిరుద్ చాలా గొప్పగా పాట పాడుతాడు తన గొంతు కానీ తన స్వరం కానీ నాకెంతో ఇష్టం అందుకే నేను ఆయనకి పెద్ద అభిమానిని అయినాను